ఆరోగ్య సంరక్ష ఆరోగ్యం మంచిగా ఉండడం ఉండాలంటే చుట్టుపక్కల చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి దోమలు రాకుండా చూడాలి దోమలతో ఆరోగ్యాలు బాగా ఖరాబ్ అవుతాన్నాయి దోమలు కుట్టకుండా ఉండాలంటే ఇంటి చుట్టూ చెత్తాచెదారం పరిశుభ్రంగా ఉంచుకోవాలి దీన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఇండ్లల్లో గానీ చుట్టుపక్కల గానీ చెత్త లేకుండా శుభ్రంగా చెత్త ఎక్కడో పడేయాలి చుట్టుపక్కల ఇట్ల పడేసుకుంటే మనకే మళ్ళా అది దోమలు అయి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాన్నాయి జ్వరాలొస్తాయి హాస్పిటల్ పాలవుడు హాస్పిటల్ల గురించి హాస్పిటలు కుడా మంచిగా ఉండాలంటే పరిశుభ్రంగుండాలంటే మంచిగా ఉంచుకోవాలయి